హలో స్విగ్గి సర్వీస్ సెంటర్ బాయ్ అండి సెంటర్ అండి నా పేరు శ్రీనివాస్ అండి నేను బాపట్ల నుంచి ఫోన్ చేస్తున్నాను నిన్న అభిరుచి రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యాని ఆర్డర్ చెప్పానండి అవునండి ఆర్డర్ చెప్పాను అతను తీసుకురావడమే చాలా తీస్కు లేటుగా తీసుకొచ్చాడండి బాయ్ మా అడ్రస్ వచ్చేసేసి దగ్గర అడ్రెస్ ఏ చెప్పాము కానీ అతను ఏమన్న చాలా లేట్గా వచ్చి ఇచ్చాడు మేము ఏమన్నా ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇస్తే చేంజ్ లేదని చెప్పి ఫోన్పే చేస్తామంటే ఫోన్పే కూడా లేదని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడండి మీ స్వీగ్గీ బాయ్ ఇట్లా చేస్తే మేము ఎలా ఆర్డర్ పెడతామండి మీరు చాలా అనిశ్చితంగా ప్రవర్తించి అతను బూతులు కూడా తిట్టాడండి ఆడోళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడండి ఇట్లా ప్రవర్తిస్తే రెండోసారి మీ దగ్గర బిర్యాని తీసుకోవాలంటే ఎలా తీసుకుంటామండి మీరు యాక్షన్ తీసుకుంటారని మీకు మేము కంప్లయింట్ చేస్తున్నామండి చాలా చాలా వితుల్ తిట్టాడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను చాలా ర్యాష్గా మాట్లాడాడండి లేడీస్ పట్లైతే చాలా అనుచితంగా ప్రవర్తించాడు చెప్పాలంటే మేము చాలా ర్యాష్గా మాట్లాడాడు అంత కోపం ఉంటే మీరు ఎలా ఆర్డర్ చెప్తామండి మీ దగ్గర మేము మీ దగ్గర బిర్యానీ బాగుంటుందని ఆర్డర్ పెడుతున్నాము మీరేమన్నా ఆ విధంగా అలాంటి బాయ్ని పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు చేశారు ఎందుకంటే మీరు అలా అలాంటి బాయ్ని పెట్టి అట్లా మాట్లాడిచ్చారు చాలా ఇబ్బంది పెట్టాడండి మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా మా పట్ల చాలా ఛీ చీప్గా చూశారండి మమ్మల్ని ఏంది అట్లా డెలివరీ బాయ్తో కూడా అలా గొడవ పడుతున్నారు ఎందని చాలా మంది అలా మా మా గురించి చాలా తప్పుగా మాట్లాడుకున్నారు అండి ఎందుకండి అలా మేం చాలా మర్యాదగా బతికే వాళ్ళమండి ఎందుకని మా గురించి అట్లా అనుచితంగా ప్రవర్తించారు మీరు స్వీగ్గీని బాయ్ మీద యాక్షన్ తీసుకొని అతని మీద ఈ రెండోసారి ఇలాంటివి జరగకుండా చేస్తి మేం రెండోసారు అలా మీరు చేస్తేనే రెండోసారి ఆర్డర్ పెడతామండి లేకపోతే ఇక మీ దగ్గర ఆర్డర్ పెట్టే అవకాశం ఉండదు మీకి ఇక మీరు మీరు ఎలాంటి ఆర్డర్ తీసుకుంటారో ఇక మీ ఇష్టమండి

అదండీ అవునండి అదేనండీ

మీరు యాక్షన్ తీసుకుంటారా సార్ ఏమేం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి సార్ కొంచం మీరు యాక్షన్ తీసుకొని మాకు దయచేసి తెలియపరచండి సార్ ఎందుకంటే అతను మాట్టాడిన వల్గర్ ల్యాంగ్వేజ్ను బట్టి చూస్తే చాలా చండాలం అనిపించిందండి అందుకని మీరు యాక్షన్ తీసుకొని అతను మీ ఇంకోసారి చేయకుండా చేస్తారని మేము చాలా ఆశిస్తున్నాము అండి ఎందుకంటే వేరే వాళ్ళకి ఇంకొకళ్ళకి జరక్కూడదు మాకు జరిగినట్టు ఇంకా మేం ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీరు మా పట్ల దయచేసి యాక్షన్ తీసుకుంటారని మరీ మరీ మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యు